స్వచ్ఛభారత్ మిషన్లో పాల్గొనడం చాలా ఇష్టం నాకు ఇటీవల కాలంలోనే అందరం ఊళ్ళో సచివాలయం స్టాఫ్ వాలంటీర్స్ అందరు కలిసి స్వచ్ఛందంగా స్వచ్చభారత్ మిషన్లో పాల్గొన్నాము ఆ విషయంలో అందరం కలిసి సచివాలయం ఏరియాలో పంచాయతీ ఆఫీస్ ఏరియాలో ఆ రోడ్లు తుడవ ఊడవడం డ్రైనేజీ బాగు చేయడం అదే వీళ్ళ పరిసర ప్రాంతాల్లో నీట్గా చేసుకోవడం చెత్త లేకుండా అందరం కలిసి చెత్తను ఊడ్చేయడం చెత్త బండిలో వేసుకు తీసుకెళ్ళడం చాలా బాగుంది అలాగే మా ఊళ్ళో ఉన్న క్రొత్తగా డ్రైనేజీలు కడుతున్నారు దానివల్ల ఏంటంటే ఊరు అంతా చాలా పరిశుభ్రంగా ఉంటుంది మురుగు ఎక్కడ పడితే అక్కడ నిలబడకుండా చాలా నీట్గా ఉండడానికి అవకాశం ఉంది దానికోసమే అందరం కలిసికట్టుగా స్వచ్ఛభారత్లో పాల్గొని పిల్లలు పెద్దోళ్ళు అందరం ఎవరి ఏరియాలో వాళ్ళే మొత్తం శుభ్రం చేసుకుంటాము ఇది నెలకు ఒకసారిగా అందరం కలిసికట్టుగా చేసుకుని మా గ్రామాన్ని మేమే పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాము రోడ్లు ప్రాంతాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది కాబట్టి దానివల్ల రోగాలు అవి రాకుండా ఉంటాయని అందరం భావిస్తున్నాము